అప్పట్లో స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఆ రోడ్లు బాలు సరిగా లేకున్నా లేకుంటుండే మోరీలు మురికి నీళ్లు అంత రోడ్డుపైన వచ్చి మా ఇల్లు ఇల్లు పైన కూర్చుంటుండే దాంతో అందరికీ డిసీజెస్ అయితుండే ఆ డిసీజెస్లో వాళ్ళకి వెళ్ళాలంటే రోడ్లు సరిగా లేకుండే హాస్పిటల్ ఎంతో దూరంగా ఉంటుండే అవి అప్పుడు వాళ్ళకి వెళ్ళాలంటే మ మంచిగా రహదారులవి లేకుంటుండే బస్సులు లేకుండే కార్ లేకుండా ట్రైన్ లేకుండే ఆటోలు లేకుండే ఏమీ లేకుండే

అని ఆ ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టినాక అవి వాళ్ళు స యాక్షన్ తీసుకోకపోతుండే మేము వచ్చినప్పుడు ఎప్పుడు కేసీఆర్ గారు వచ్చారు ఆ రోడ్లు అవి మంచిగా రహదారులు అది ఎంతో చక్కగా చేశారు అప్పుడు మేము టైంకి కాలేజ్ స్కూల్కి స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్తుండే టైంకి హాస్పిటల్కి వెళ్తుండే ఉద్యోగాలు టైంకి ఉద్యోగాలు పోతుంటుండే అప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుండే ఆనాటి

ఇబ్బంది పడుతుండే అది అదే పరిస్థితి మాకు మళ్ళీ ఇది ఎదురైతుందేమో అనిపిస్తుంది నాకైతే ఎందుకు అయితే అది ఇప్పుడు అప్పటిలో అయితే బస్సు లేకుండే ఇప్పుడైతే బస్సులు ఉన్నా కానీ మాకు లేవు ఎందుకంటే ఆడోళ్ళకి వాళ్ళకి వీళ్ళకి సపరేట్గా చేసి ఇప్పుడు మేము క్యాబ్ చేసుకోవాలంటే ఎంతో లక్షలు లక్షలు వెయ్యి వెయ్యి రూపాయలు పెట్టి క్యాబ్ చేసుకొని పోవాలంటే అంత మాకు పరిస్థితి లేదు ఉద్యోగం అంత లేదు

మంచిగా హాస్పిటల్కి వెళ్ళాలన్నా అది మా పేషెంట్కి వెళ్ళాలంటే అది చక్కగా వెళ్ళడానికి రాదు అంబులెన్స్ లేదు ఆ రోడ్డుకి అంబులెన్స్ రాదు దానికోసం మాకు ఇబ్బందిగా చాలా అవుతుంది దాన్ని మేము నిర్లక్ష్యంగా తీసుకుంటుండే అప్పుడు మా ప్రభుత్వం చాలా నిర్లక్ష్య ప్రభుత్వం అది అట్లాంటి ప్రభుత్వం మాకు రావద్దు రాకూడదు అట్లాంటిది ప్రభుత్వం ఉంటే చాలా నష్టం ఉంటుంది దానితో మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం పెరగదు

కొత్త కొత్త ఉద్యోగాలు రెడీ అవుతాయి ఉద్యోగాలు రెడీ అవుతాయి అప్పుడు అందరికీ ఉద్యోగాలు మంచిగా రోడ్లు మంచిగా పెట్సిలిటీస్ మంచిగా హాస్పిటల్ మంచి అవి మస్ అన్నీ ఉంటుండే అప్పటి నుంచి నాకు స్కూల్లకి స్కూల్లకి వెళ్ళాలంటే అప్పుట్లో ఒక పది పది కిలోమీటర్లు వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళాలంటే అట్లా అదే పరిస్థితి ఎదురవుతుంది ఎప్పుడూ మన రెండువేల పద్నాలుగులో మన కేసీఆర్ గారు వచ్చి మంచిగా రోడ్లు అవి ఇవి చేసి మంచిగా స్కూల్లకి టైంకి వెళ్ళి హాస్పిటల్కి టైంకి వెళ్ళి మళ్ళీ హాస్పిటల్లో అంబులెన్స్ పెట్టారు ఆ అంబులెన్స్ ఏడాడ ఎక్కడైనా పోవచ్చు మోటార్ సైకిల్ బైక్లో అంబులెన్స్ చేశారు మంచిగా ప్రెగ్నెంట్ అవ్వడం ప్రెగ్నెంట్ ఉమెన్స్కి మంచి ఫెసిలిటీస్ చేశారు కెసిఆర్ కిట్ ఇచ్చి మంచిగా ఆడపిల్ల ఉన్నవారికి ఐదు వేలు మగ పిల్లలు ఉన్న వాళ్ళకి రెండు వేలు కేసీఆర్ కిట్టు ఇచ్చి అప్పుడు వచ్చా ఆ ప్రభుత్వం వేరే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయితే ఇంకా ఏమీ చేయలేదు ఈ రోడ్లు ఇంకా మరి దరిద్రంగా అవుతున్నాయి ఇంకా అది దరిద్రంగా అయినాక మా ఆర్టిసి బస్సులు అయితే ఇంకా మరి ఘోరంగా అవుతుంటుండే